హలో మ్యామ్ గుడ్ మార్నింగ్ ఎస్ మ్యామ్ మొబైల్ షాప్ ఎస్ మ్యామ్ ఆల్ టైప్స్ ఆప్ వన్ప్లస్ మొబైల్స్ ఐఫోన్స్ అన్నీ అండ్ వివో ఒప్పో సంబంధించిన అన్నీ ఆల్ టైప్స్ ఆప్ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండి మా స్టోర్లో స్టార్టింగ్ వచ్చి ఎబో నైటీన్ థౌసండ్ నుంచి వెళ్ళి అయితే స్టార్టింగ్ ఉన్నాయి అండ్ ఎక్స్టెండ్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అలా వస్తాయి కెమెరా

యా నైటీన్ థౌసండ్ లో వన్ప్లస్ టూ సీఈ మోడల్ లో మొబైల్ అయితే ఉంది కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది బ్యాటరీ బ్యాక్అప్ కుడా బాగుంటుంది అండ్ ఫోన్ వచ్చి వన్ప్లస్ తెలుసుగా మైంటెనెన్సు అయితే చాలా బాగా ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది అండ్ స్మూత్నెస్ బాగుంటుంది ఫోన్ అసలు స్ట్రక్ కాదన్నట్టు వన్ప్లస్ డివైసెస్లలో అండ్ మనం చిన్నపాటి ఐఫోన్ ఆప్టిమం కెమెరా క్వాలిటీ కూడా చాల బాగుంటుంది కెమెరా క్వాలిటీ బాగుంటుంది సిక్స్ సిక్స్లో ఉంటుంది ఎయిట్లో ఉంటుంది అంటే మీరు వచ్చి ట్వంటీ థౌసండ్ లోపు ట్వంటీ థౌసండ్ లోపు అంటున్నారు కాబట్టి సిక్స్ జీబీ ర్యామ్ వస్తుంది వన్ప్లస్లో సిక్స్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్

ఎయిట్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అట్ల పడుతుంది మ్యామ్

హలో